మా ఇంట్లో తోట పని నాకు కాకుండా మా వారికి అంటే మా భర్తకి మా పిల్లలు ఇద్దరికీ మా అత్తమ్మకి మా నాన్న వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇష్టం మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం మొక్కలు ఈరోజుల్లో ఇంటి ముందు ఉంటే ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది పువ్వులు వికసించినప్పుడు వాటిని చూడంగానే చాలా మురిసిపోతాము మా వారికైతే ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది మొక్కల్లో ఏదో ఒక తెలియని రకమైన అనుభూతిని చెందుతారు కాబట్టి మొక్కలు పెంచడం నాకు మా వారికి మా పిల్లలకి ఇద్దరికీ మా అత్తమ్మకి ప్రతీ ఒక్కరికి మొక్కలు పెంచడం చాలా ఇష్టం వాళ్ళే కాకుండా మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం